నమస్తే మేడమ్ అదే ఏం లేదు మేడమ్ మీరు పుట్టి పెరిగిందంతా ఇక్కడేనండి అదే అండి కొన్ని పుణ్యక్షేత్రాల గురించి మేము అడిగినప్పుడు అందరు ప్రత్యేకంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్పడం జరిగింది దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో మిమ్మల్ని అడుగుదాం అ కనుక్కుంటున్నాం మేడమ్ అవును అవునా అండి ఓకే మేడమ్ గారు ఓకే మేడమ్ సరే అండి సరే అండి ధన్యవాదములు